ఆరోగ్య సేవలకు సహకారం సమన్వయం సరిపోయే సమస్యలు రాష్ట్రం ఎలా పరిష్కరిస్తుంది భారతదేశంలో ప్రజారోగ్యానికి సంబంధించిన కొత్త ఎజెండాలో ట్రాన్స్లేషన్ డెమోగ్రేకల్ ట్రాన్స్లేషన్ పర్యావరణ మార్పులు మరియు ఆరోగ్యం యొక్క సామాజిక నిర్ణయాధికారులు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో అ అల్మా అటాలో వివరించిన సూత్రాలు ఆధారంగా ఈ సవాలను ఎదుర్కోవడానికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను పునరు పునఃజీవించడం కోసం తక్షణ పిలుపు ఉంది జనాభా ఆరోగ్యానికి ప్రభావితం చేయడంలో ప్రభుత్వ కొత్త పాత్ర ఆరోగ్యం రంగంలోకి పరిమితం కాకుండా ఆరోగ్య వ్యవస్థలు వెలుపల వివిధ రంగాల ద్వారా కూడా ఉంటుంది ఈ కథనం భారతదేశంలో ప్రజారోగ్య అవసరాలు కోసం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ యంత్రాంగం దాని విజయ పరిమితులు మరియు భవిష్యత్తు పరిధికి సంబంధించిన సాహిత్య సమీక్ష ఆరోగ్యం వ్యవస్థలను బలోపేతం చేయడం మానవ వనరులను అభివృద్ధి మరియు సామర్ధ్యాల పెంపుదల మరియు ప్రజారోగ్యంలో నియంత్రణ ఆరోగ్య రంగంలో ముఖ్యమైన అంశాలు జనాభా ఆరోగ్యానికి సహకారం జీవన పరిస్థితులు పోషణ సురక్షితమైన తాగునీరు పరిశుద్యం విద్యా ప్రారంభ శిశువు అభివృద్ధి మరియు సామాజిక భద్రత వంటి ఆరోగ్య సామాజిక నిర్ణయాధికారుల్నుండి ఉత్పత్తి చేస్తుంది పరిస్థితులు పోషకాలు సంరక్షితమైన తాగునీరు మెరుగుపరచడం మరియు పాలన స సమస్యలు చర్యకు ఇతర ముఖ్యమైన రంగాలు ప్రజారోగ్యానికి వివిధ రంగాల్లో భాగస్వామ్య విలువగా మార్చడం రాజకీయంగా సవాలు చేసే వ్యూహం అయితే అలాంటి సమీక్ష చర్య చాలా కీలకం భారతదేశంలో ప్రజారోగ్య సాధన చైతన్యవంతంగా ఉంది మరియు ఈ దేశ ప్రజలు జీవితాలను ప్రభావితం చేసే యత్నంలో అనేక అ అడ్డు అడ్డంకులు ఎదుర్కొంది